నేను రీసెంట్గా చూసిన ఎగ్జిబీషన్ అండర్వాటర్ అండర్వాటర్ ఎక్స్పో ఎగ్జిబిషన్ని సందర్శించాను అందులో అనేక రకాలమైనటువంటి తీరు తీరు చేపలని నేను చూశాను సముద్ర చేపలని అవి ఇవి నక్షత్ర చేపలని ఇలా ఎన్నో రకాలైనటువంటి చేపలను నేను చూశాను నాకా చేపలను చూడడం చాలా బాగా నచ్చింది మనం ఎక్కడెక్కడ ఉండే విదేశీలలో విదేశీ చేపలను చూడలేకపోవడం ఇలా ఈ ఎగ్జిబీషన్ని పెట్టి అందరికి అందుబాటులో మనం అందరం చూసే విధంగా ఎగ్జిబిషన్ని పెట్టారు